అవును సార్ చెప్పండి సార్ సరే ప్రాబ్లమ్ ఏమి అయి ఉండవచ్చు సార్ అయితే ఇంకా సార్ ఇంకా ఏమన్న ఉన్నాయా ప్రాబ్లమ్స్ అది ఒకటేనా సార్ ఓకే సార్ అది ఉంటుంది సార్ అన్నీ మనకు అన్నీమేము అన్నీ రకాలుగా ఏసీ రిపేర్ చేస్తాం మీకు ఏమి ప్రాబ్లమ్ ఉండదు వద్దు సార్ మొత్తం ఎక్కడ సార్ మీది అవును సార్

ఓకే సార్ సార్ మాది మాది తెలుసు కదా సార్ షాపు మా షాప్ కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది సార్ ఎర్ర గడ్డ కాడా ఉంటుంది మీకు ఆన్ దట్ మేము చార్జెస్ తీసుకుంటాం సార్ ట్రావెలింగ్ చార్జెస్ సార్ దానికంటే ముందు ఎన్ని ఎన్ని ఎన్ని డేస్ అవుతుంది సార్ ఏసీ వేసుకొని సార్ అయితే మీకు ఏసీ మీద ఉంటుంది కదా సార్ గ్యారంటీ అయిపోయి ఉండచ్చు మరి మీరి మీరు ఏమి అంటారు సార్ నార్మల్ గ్యారంటీ అయితే ఒకసారి చెక్ చేద్దాము ఒకవేళ గ్యారంటీ అయిపోయి ఉంటే సార్ ఓకే సార్ ఒకవేళ మేము ఒకవేళ గ్యారంటీగా వస్తే మాత్రం ఆ బ్లూ స్టార్ కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీకు పంపిస్తాము లేదంటే మొత్తం మేమే వర్క్ అంతా చేసి మనీ తీసుకుం మనీ ఛార్జ్ చేస్తాం సార్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి ఉంటుంది ఏసీ రిపేర్ చేసినందుకు సర్వీస్ చేనందుకు ఛార్జెస్ ఉంటుంది సార్ ఇంకా మీ ఏసీ పార్ట్స్ ఏమన్న కరాబ్ అయితే అది మీరు బేర్ చేసుకోవాల్సి వస్తుంది సార్ మేము మా బిల్లుతో తో పాటు తీసుకొస్తాము మీరు బేర్ చేస్తే అయిపోతుంది సార్ పే చేయాలి దానికి ఓకే సార్ సార్ అయితే నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే అది ఏసీ రిపేర్ డస్ట్ వల్ల అయిపోయి ఉంటుంది సార్ ఒకటి చిన్నది అనుకుంటున్నాను నేను ఒకవేళ వేరేది అయితే చెప్తాం సార్ మేము ఇంకా వాటర్ లీకేజీ అయితే ఆ హార్డ్వేర్ ఏసీ కనెక్షన్ పోయి ఉండచ్చు అందుకని మీకు వాటర్ లీక్ అవుతుండవచ్చు చెక్ చేస్తాం సార్ మేము చెక్ చేసి మీకు చెప్తాం ఎప్పుడు ఫ్రీ ఉంటారు సార్ మీరు టెంపరేచర్ ప్రాబ్లెమ్ డస్ట్ వల్ల ఉంటుంది సార్ మనకు అది మనం క్లీన్ చేయచ్చు మీ ఇంట్లో జస్ట్ వాటర్ కనెక్షన్ ఉండాలి సార్ మాకు అప్పుడు ఇవ్వగలుగుతారు అనుకుంటున్న ఓకే సార్ మేము రేపు ఎప్పుడు రే ఎప్పుడు ఖాళీ ఉంటారు సార్ ఎప్పుడు రావచ్చు ఓకే సార్ నేను వచ్చే ముందు మీకు మెసేజ్ చేస్తాను నాకు వాట్సప్లో పిన్ చేయండి సార్ లొకేషన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్